హలో ఆర్కే ట్రావెల్ ఏజెన్సీనా అండి నమస్తే సార్ నా పేరు వచ్చేసి భారతి పోయిన వారము ఈ ఈ వీక్కి ట్రిప్ వెళ్ళాలని పోయిన వారమే కారు ఒకటి బుక్ చేసుకున్నామండి మీ ఏజెన్సీ నుంచి అవును సార్ ఇక్కడ పుత్తూరు స్వామి స్ట్రీట్ నుంచి పికప్ మేము మొత్తం ఐదు మంది వెళ్తున్నాం ట్రిప్కి అవును సార్ ఊటీకి ట్రిప్పు ప్లాన్ చేసుకున్నామండి వన్ వీక్ బ్యాకే బుక్ చేసేసాను అడ్వాన్స్ కూడా పే చేసేసాను సార్ ఆన్లైన్లోనే ప్రాబ్లం ఏమంటే మేము ఈరోజు మా మార్నింగ్ ఏడు గంటలకి పికప్ ఇచ్చి ఉన్నాము మీ డ్రైవర్కి మీరు కూడా రమేష్ అనే డ్రైవర్ని ఆరెంజ్ చేశారని నాకు నిన్నే ఇన్ఫర్మ్ చేశారు కానీ ఇప్పుడు టైమ్ పది అవుతుందండి మీ డ్రైవర్ ఇంకా రాలేదు కాల్ చేస్తే మీ డ్రైవర్కి స్విచాఫ్ వస్తుంది అందుకనే మేము ఇంతసేపు వెయిట్ చేసి మీకు ఏమైందని అడుగుదామని కాల్ చేశాను అవును సార్ మేము ఈ ట్రిప్ వన్ వీక్ ముందే ప్లాన్ చేసుకొని మీకు అందుకే కార్ ముందే బుక్ చేసుకున్నాము అవును సార్ ఈరోజు ఈ నైట్కి రీచ్ అయిపోతామని చెప్పిసి హోటల్లో రూమ్స్ అన్ని కూడా బుక్ చేయమని చెప్పి అడ్వాన్స్ కూడా పే చేసేసామండి ఇప్పుడేమైంది అంటే మీ డ్రైవర్ రానేలేదు మేము ఏడు గంటలకి పెట్టుకున్నామండి పికప్ టైమ్ పదవుతుంది పదికావస్తుంది ఇప్పుడు తొమ్మిది ముక్కాల్ అవుతుంది టైమ్ ఇంకా మీ డ్రైవర్ రాలేదు మమ్మల్ని పికప్ చేసుకోలేదు ఈ ట్రిప్ క్యాన్సల్ చేసేయండి మేము వేరే ట్రావెల్స్కి బుక్ చేసి కార్ చెప్పుకున్నాము ఇదైతే క్యాన్సల్ చేసేయండి మీ డ్రైవర్ రాలేదు అవునండి కాల్ చేసి కూడా చూశాను తనది స్విచాఫ్ వస్తుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఓకే మేము ఇంకా మీరు మేము వెళ్తున్నామేమో అనుకుంటారేమోని చెప్పేసి మీకు ఇన్ఫామ్ చేద్దాము అని కాల్ చేస్తున్నాను డ్రైవర్ రాలేదు అనేసి అవును సార్ అవును సార్ ఏడు గంటలకు ముందే నేను ఆరున్నరకే ఒకసారి కాల్ చేశాను తనకి స్విచ్ ఆఫ్ వచ్చింది సరే ఏడు గంటలకి వస్తారేమో అని చెప్పి మేము ఇంతసేపు వెయిట్ చేసాము మాకు చాలా లేట్ అయిపోయింది మేము తొమ్మిదున్నరకే వచ్చేసి ఇంకో ట్రావెల్కి చెప్పేసి కార్ రమ్మని చెప్పి చెప్పాము అవును సార్ ఈ ట్రిప్ క్యాన్సల్ చేసేయండి సార్ రద్దు చేసేయండి నేను అడ్వాన్స్ పే చేసాను కారుకి అవును సార్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పే చేసాను నాకు అది కొంచెం తిరిగి ఇచ్చేయండి రిఫండ్ చేసేయండి మీ సైడ్ నుంచి ఏం ప్రాబ్లం అని ఒకసారి కాల్ చేసి తనని కనుక్కోండి ఇంకోసారి ఇలాగ రిపీట్ అవ్వకుండా చూసుకోండి సార్ ఓకేనా థ్యాంక్ యూ సార్